నేను కొత్త డ్రాయింగ్ వేసే విధానం గురించి చెప్తాను ముందుగా నేను ఏమి గీయాలనుకుంటున్నానో నిర్ణయించుకుంటాను అది ఒక ప్రత్యేకమైన వస్తువు కావచ్చు లేదా ఏదైనా ఒక ఆలోచన కావచ్చు నాకు ఏమి కావాలో తెలిసిన తర్వాత కొన్ని స్కెచ్లు వేయడం మొదలు పెడతాను ఇది డ్రాయింగ్ యొక్క పూర్పు మరియు లేఅవుట్ను రూపొందించడంలో నాకు సహాయపడుతుంది నేను స్కెచ్లతో సంతృప్తి చెందిన తర్వాత డ్రాయింగ్ యొక్క చివరి రూపాన్ని గీయడం ప్రారంభిస్తాను సాధారణంగా నేను పెన్సిల్ లేదా చార్కోల్ను ఉపయోగిస్తాను కానీ నేను ఇతర పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు డ్రాయింగ్ చేస్తున్నప్పుడు నేను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మూలాలను చూస్తాను ఇది విషయం గురించి మరి మరింత తేలి తెలుసుకోవడానికి మరింత డ్రాయింగ్ను మరింత ఖచ్చితంగా చేయడానికి నాకు సహాయపడుతుంది